కోనసీమ జిల్లాలో ప్రజలు కొనసాగించే కొన్ని సాధారణ వృత్తులు ఏమనగా వ్యవసాయం వ్యవసాయం అనగానే కోనసీమ జిల్లా ప్రధానంగా వ్యవసాయ ఆధారిత జిల్లా జిల్లాలోని ప్రజలలో ఎక్కువ మంది వ్యవసాయం పశువుల పెంపకం వంటి వృత్తులలో నిమగ్నమై ఉన్నారు వ్యవసాయం జిల్లా ఆర్థిక వ్యవస్థకు ప్రధాన మూలం జీవనశైలికి కీలకం అదేవిధంగా పరిశ్రమలు పరిశ్రమలు అనగానే కోనసీమ జిల్లాలో పారిశ్రామక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది జిల్లాలోని ప్రధాన పరిశ్రమలు సిమెంటు స్టీల్ వస్త్రాలు మొదలైనవి ఈ పరిశ్రమలు జిల్లాలో ఆర్థిక వ్యవస్థకు మరింత మద్దతు ఇస్తున్నాయి అదే విధంగా సేవారంగం సేవారంగం కోనసీమ జిల్లాలలో అతి వేగంగా అభివృద్ధి చెందుతుంది జిల్లాలోని ప్రధాన సేవా రంగాలు విద్య ఆరోగ్యం మౌలిక సదుపాయాలు మొదలైనవి ఈ రంగాలు ఈ వ్యవస్థకు మరింత మద్దతు ఇస్తున్నాయి ఈ వృత్తుల వల్ల ఆర్థిక వ్యవస్థకు జీవనశైలికి వివిధ విధాలుగా దోహదపడుతున్నవి వ్యవసాయం జిల్లా ఆర్థిక వ్యవస్థకు ప్రధాన మూలం జీవనశైలికి కూడా కీలకం పరిశ్రమలు జిల్లా ఆర్థిక వ్యవస్థకు మరింత మద్దతు ఇస్తున్నాయి కోన సీమ జిల్లాలో కొనసాగించే కొన్ని ప్రత్యేకమైన వృత్తులు ఉన్నాయి అవి ఉపాధ్యాయుడు కోనసీమ జిల్లాలో విద్య అనేది ఒక ప్రధాన రంగం ఈ జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు పాశా పాఠశాలలు కూడా ఉన్నాయి ఉపాధ్యాయుల జిల్లాలోని భవిష్యత్తు తరాలకు విద్యను అందిస్తున్నారు అదేవిధంగా పర్యాటకం పర్యాటకం అనగానే కోనసీమ జిల్లాలో అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి పర్యాటకులు జిల్లాలోని చరిత్ర సంస్కృతి ప్రకృతిని ఆస్వాదిస్తారు పర్యాటకం జిల్లా ఆర్థిక వ్యవస్థకు ఒక ము ముఖ్యమైన వనరుగా మనం చెప్తాం అందుకే ఈ వృత్తులు ఈ ఉపా ఉపాధులు కోనసీమ జిల్లాలోని ప్రజల జీవన శైలికి ఒక ముఖ్యమైన భాగంగా తమ జీవనోపాధిని సాగించడానికి ప్రజలు వీటిని వృత్తిలో ఉపాధులుగా ఎంచుకుంటారు